మేము బయటకి కోలాటం ఆడ్డానికి వెళ్తాము మే మా సమూహంలో ఒక డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు ఆ డ్యాన్స్ మాస్టర్ అనేది ఒక సమూహానికి మంచ అన్ని విధాలుగా నేర్పిస్తూ ఉంటాడు మా సమూహంలోని ఈ కోలళ్ళ ప్రదర్శన అనేది చాలా బాగా ఉంటుంది అందరము ఒక రకమైన శారీలు కట్టుకుని అందరము ఒకే విధముగా రెడీ అయితాము అందరము ఒకే రకమైన స్టెప్స్ వేస్తాము ఒక ఇరవై ఐదు మంది మా సమూహము ఇరవై ఐదు మందికి ఒక హెడ్ ఉంటాడు ఆయననే డ్యాన్స్ మాస్టర్ అంటారు ఆ డ్యాన్స్ మాస్టర్ మా సమూహంలో ఏ ఒక్కరికి తప్పు చేసిన వాళ్ళందరికీ కలిసి పనిష్మెంట్ ఇస్తాడు అందుకే మేము మా సమూహంలో ఎప్పుడు మేము కలిసి మెలిసి ఉంటాము కలిసి మెలిసి ఉండి మేము ఎప్పుడు అన్ని కొత్త కొత్త మెలుకవులు తీసుకుంటు నాణ్యత మెరుగుపరుచుకుంటూ నృత్యం చేస్తూ ఉంటాము అన్నీ డిఫరెంట్ డిఫరెంటు స్టెప్స్ వేస్తూ ఉంటాము దీని వల్ల మాకు కోలాహలం జట్టుకి మాకు నేషనల్ లెవెల్లో బహుమతి కూడా లభించింది మళ్ళీ మేమంతే కాకుండా మా సమూహమునే కాకుండా వేరే సమూహంని కూడా బాగా ప్రోత్సహిస్తూ ఉంటాము వాళ్ళని కూడా మంచిగా చేయమని మేము ఎల్లప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాము వాళ్ళు ఎక్కడ ఏదన్నా డిస్ డిస్ డిసెంకరేజ్మెంట్ అయినా కాని మేము ఎప్పుడు ఎంకరేజ్ చేసి ప్రోత్సహిస్తూ వెయ్యండి వెయ్యండి స్టెప్స్ వెయ్యండి మధ్యలో ఆపకండి అంటూ ప్రోగ్రాంలో మేము చెప్తూనే ఉంటాము ఒకే దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు వాళ్ళ డ్రెస్సులు డ్రెస్సులు తట్టుకోవడం వల్ల వాళ్ళ అప్పుడప్పుడు ప్రదర్శన నిలిపివేయడం జరుగుతుంది కానీ మేము వారిని ప్రోత్సహిస్తూ వెయ్యండి నృత్యం వెయ్యండి ఎంతవరకు పాజిబుల్ అవుతుందో అంతవరకు వేయ్యండి మేము మీకు ఉన్నాము గదా మేము మీతోటి సమూహాన్నే కదా అంటూ మేము ప్రోత్సహిస్తూ ఉంటాము వాళ్ళు కూడా మమ్మల్ని మేము ఎప్పుడన్నా మా సమూహంలో ఏమన్నా తప్పు జరిగినా కాని వాళ్ళు చెప్తూ ఉంటారు దాని ద్వారా మేము మా నాణ్యతను మెరుగుపరచుకుంటూ ఉంటాము